ఆ నమస్తే అండి అదే అండి మేము ఇక్కడ తిరుమలాకి వచ్చాము రావాలనుకుంటా ఉన్నాము ఒక మంత్ వన్ మంత్ పడుతుంది తిరుమలాకి వచ్చేకి సో దాని వల్ల ఇప్పుడు మాకు అక్కడ అవునండి ఫ్యామిలీతో రావాలనుకుంటున్నాను ఒక ఫైవ్ డేస్ అన్నా వన్ వీక్ ఉండాలి అనుకుంటున్నాం అండి తిరుపతి చెప్పండి అదే తిరుపతిలో ఉండే అన్ని టెంపుల్సు వి విజిట్ చేయాలనుకుంటున్నాను ఫ్యామిలీతో రా ఆ అవునండి ఆ అవునండి ఫస్టు ఏ తిరుమల సరే అండి అవునండి ఒక ఓల్డ్ ఏజ్ ఆమె ఉంది తను నాకు అమ్మమ్మ అవుతుంది తను సరే అండి అంతేనా అయితే ఫ్రీ దర్శనమే సెలెక్ట్ చేసుకుంటాం అలానే కొంచెం హోటల్స్ గురించి కూడా ఏమన్నా ఉంటే రిఫర్ చేస్తారా హాట్ వాటర్ వచ్చే అవునండి హాట్ వాటర్ వచ్చేలాగా కొంచెం సరే అండి సరే అండి ఓకే అండి దేన్ని దీనికి నేను ఆధార్ కార్డు ఇంకేం ప్రూఫ్స్ ఏం వద్దా అండి ఆధార్ కార్డు చాలా సరే అండి సరే అండి ఓకే థ్యాంక్స్ అండి లేదండి చాలండి థ్యాంక్ యూ అండి